హలో చెప్పండి మ్యామ్ బాగున్నాను మ్యామ్ మీరు బాగున్నారా చూస్తాను మ్యామ్ డైలీ సాక్షి ఈనాడు సాక్షి పేపర్లో అయితే మెయిన్ హెడ్డింగ్సు తరువాత క్రికెట్ పేపరు తరువాత ఫ్యామిలీ పేపరు తరువాత ఏదన్న ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే చూస్తాను మ్యామ్ ఇంకా టీవిలో అయితే ఎన్టీవీ అండ్ ఈటీవీ న్యూస్ చూస్తాను మ్యామ్ సాక్షి అంతే మ్యా మీరు చూడరా మ్యామ్ న్యూస్ పేపరు

మార్నింగ్ చూడరా మ్యామ్ న్యూస్ సెవెన్కి వస్తుంది కదా ఈటీవీలో ఇంకేం చూస్తారు మ్యామ్ న్యూసు

ఓకే మ్యామ్ రాశులంతా చదవరా మ్యామ్ సండే అప్పుడు ఓకే మ్యామ్

చెప్పండి మ్యామ్ నాకు న్యూస్ అంటే క్రికెట్ ఎక్కువ ఇంట్రస్ట్ చూస్తా చూపిస్తా మ్యామ్ న్యూస్ పేపరు ఎక్కువ క్రికెటే చూసేది

హెడ్డింగ్స్ హెడ్డింగ్స్ చూస్తాను క్రికెట్ అయితే మొత్తం కూడా చదువుతాను

క్రికెట్ గురించి అయితే మొత్తం కూడా చదువుతాను

బాయ్ మ్యామ్